నేను నా ఫిట్నెస్ని మెయింటెన్ చేయడం కోసం ఉదయాన్నే ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల మధ్యలో మొలకలు గుమ్మడికాయ జ్యూస్ లెమన్ హనీ జ్యూస్ మరియు కొన్ని డ్రైఫ్రూట్స్ను తీసుకుంటాను దానితో పాటు మధ్యాహ్నం భోజనంలో కొంచెం రైస్ కర్రీతో పాటు పప్పును తీసుకుంటాను నైట్ ఏడు గంటలకి చపాతీని కర్రీని తీసుకుంటాను దాని తర్వాత ఎనిమిది గంటలకు కొంచెం గోరువెచ్చని నీటిని తాగుతాను దాని తర్వాత తొమ్మిది గంటలకు నిద్రపోతాను ఇలా చేయడం వల్ల నేను నా బాడి ఫిట్నెస్ని మెయింటెన్ చేయగలుగుతున్నాను